చాయాగ్రహణ రంగాన్ని సాంకేతికంగా చాలా ప్రభావితం చేయాలి అనుకుంటున్నాను దానికోసం ఏంటంటే నేను ప్రెసెంట్ ఉన్న సోషల్ మీడియాని వాడుకోవాలి అనుకుంటున్నాను తర్వాత దాని కొత్త కొత్త విధానాలు కొత్త కొత్త మార్పులు దాన్ని తీసుకువచ్చి సాంకేతిక రంగంలో ఫొ ఫోటోగ్రఫీని ఏ విధంగా వాడవచ్చు ఫోటోగ్రఫీ యొక్క లాభాలు ఫోటోగ్రఫీని ఇంకా ఏఏ విధంగా వాడవచ్చు అలాగే మన కొత్తగా వచ్చిన ఏఐని కృత్రిమ మేదస్సుని కూడా ఫోటోగ్రఫీలో ఎలా వాడాలి ఫోటోగ్రఫీలో ఎలా మార్పులు చేర్పులు తీసుకురావాలి అనే విషయంగా నేను పరిశోధించి ఫోటోగ్రఫీలో మార్పులు చేయాలి అనుకుంటున్నాను ఫోటోగ్రఫీ విధానాలలో చాలా మార్పులు వచ్చాయి ఒకప్పుడు ఫోటోగ్రఫీ విధానాలలో లైటింగ్ వచ్చినంత వరకు మనం ఆగి ఆ క్రాంతిని ఆబ్సర్వ్ చేసుకుని ఆ కాంతితో సమానం ఫోటోలు తీసే వాళ్ళం కానీ ఇప్పుడు అలా కాదు మనం కృత్రిమంగా కూడా క్రాంతిని ప్రవేశపెట్టగలుగుతున్నాం కృత్రిమంగా ఫోటోలు తీయగలుగుతున్నాం కృత్రిమంగా చాలా చేయగలుగుతున్నాం వీటన్నింటి వల్ల కూడా ఫోటోగ్రఫీలో చాలా మార్పులు వచ్చాయి